ఇక్కడ మీ క్యాంటీన్లో ఆహారం బాగోలేదండి

మేము ఇంతకుముందే ఈవిడ దగ్గరనే తీసుకున్నాం ఆహార నాణ్యత ఆహార నాణ్యత ఏం బాగోలేదు రుచి కూడా తక్కువగానే ఉంది అవి బాగానే ఉన్నాయండి కాకపోతే అన్నం ఉడకట్లేదు ఇంకా చపాతీలు పూరీలు వంటివి మొత్తం పిండిగానే ఉంటున్నాయి సరిగ్గా కాల్చట్లేదు అలా నాణ్యత తగ్గిపోతుంది అన్నంలో రాళ్ళు కూడా వస్తున్నాయి అలాగే సాంబార్లో కూడా మొత్తం నీళ్ళు నీళ్ళుగానే ఉందది సరేనండి మై మొన్న కూడా అలాగే ఉంది ఇంకా వేరే చోట కూడా అలాగే ఉంది మీకు వేరే బ్రాంచ్ ఉంది కదా అక్కడ కూడా ఇలానే ఉంది లేదండి నేను చుట్టూ పక్కల కూడా అడిగాను అందరినీ అందరూ అలానే చెప్తున్నారు బాగోలేదని సరేనండి సరేనండి